గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది స్టేషనరీ షాప్ కదా సార్ నాకు బండిల్స్ ఆఫ్ ఏ ఫోర్ సైజ్ షీట్స్ కావాలి సార్ ఒక సిక్స్ బండిల్స్ కావాలి సార్ సార్ పర్ బండిల్ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే డిస్కౌంట్ సార్ డిస్కౌంట్ ఉందా బల్కా బల్క్ ఓకే సార్ ఇది మన డైరీస్ లాంటివి ఉన్నాయా సార్ డైరీస్ మినీ డైరీస్ ఓకే సార్ పేపర్ క్వాలిటీ సార్ డైరీలో ఓకే సార్ సార్ ఛార్ట్స్ ఉన్నాయా మీ దగ్గర ఛార్ట్స్ సార్ నాకు ఎలాంటివన్నీ ఇప్పుడు కలర్ఫుల్ ఛార్ట్స్ ఒక ఫిఫ్టీ ప్లస్ కావాలి సార్ సర్ సర్ ఛార్ట్స్ కాస్ట్ ఎంత సార్ ఫైవ్ రూపీస్ ఓకే డిస్కౌంట్ ఉంటాయంటారా సార్ చార్ట్లో బల్క్గా తీసుకుంటాం ఓకే సార్ సార్ మీ దగ్గర ఎలాంటి పెన్స్ ఉన్నాయి పెన్స్ పెన్స్ యా యా ఓకే సార్ ఎస్పెషల్లీ ఎక్కువ యూస్ తెల్లవా పెన్సిల్ సార్ మీ దగ్గర ఓకే సార్ ఎస్పెషల్లీ బాల్ పెన్స్ ఉన్నాయా సార్ మీ దగర బాల్

ఓకే సార్ త్యాంక్ యూ సార్